నేను పుస్తకాలు ఎక్కువగా నాకు సంబంధించిన పుస్తకాలు ఇంజనీరింగ్ పుస్తకాలు ఎక్కువగా మా దగ్గర కాలేజీలో అందుబాటులో లవ్లీ ప్రకాశం పబ్లిషర్స్ అనే బుక్ స్టోర్ ఉంది సో నేను అక్కడ నుంచి వెళ్ళి బుక్లు అనేది నేను కొనుక్కుంటు ఉంటాను మరియు మా కాలేజీలో ఇతర లైబ్రరీల వల్ల కూడా చాలా బుక్స్ ఉన్నాయి అందులో సో ఆ లైబ్రరీ వల్ల కూడా నేను చాలా బుక్స్ అనేది చదవగలుగుతున్నాను సో ఎక్కువ బయట బుక్ స్టోర్స్ లో కూడా నాకు సంబంధించిన బుక్స్ని చదువుతు కొని చదువుతు ఉంటాను మరియు ల లైబ్రరీలో ఉన్న బుక్స్ని తీసుకుని చదువుకుంటు ఉంటాను